మౌంటెన్ బైకింగ్ రోడ్ బైకింగ్ మరియు ట్రయల్ బైకింగ్ అనేవి సైక్లింగ్ విభాగంలో ప్రధాన శైలులు వీటిలో ప్రతి ఒక్కదానికి ప్రత్యేక లక్షణాలు పరికరాలు మరియు సవాళ్లుు ఉన్నాయి ఇప్పుడు వాటి మధ్య తేడాలు మరియు ముఖ్యమైన వివరాయలు మౌంటెన్ బైకింగ్ ఇది రఫు ప్రదేశాలు మరియు అడవులు కొండ ప్రాంతాల్లో సైక్లింగ్ చెయ్యడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన బైకులను ఉపయోగించే విభాగం మౌంటెన్ బైకులు ఎంటీబి ఫ్రేములో బలమైన టైర్లు మరియు సస్పెన్షన్లు సిస్టంతో ఉంటాయి హెల్మెట్లు నీ ప్యాడ్స్ ఎల్బో ప్యాడ్స్ బైక్ కోసం ఫ్రంటు మరియు గేర్ సస్పెన్షన్స్ రోడ్ బైకింగ్ రోడ్ బైకింగ్ అంటే స్మూత్ రోడ్లు మరియు వేగంగా మరి యు పొడుగు దూరాలను సైక్లింగ్ చెయ్యడానికి ఇది రేసింగ్ లేదా ఫిట్నెస్ కోసం ఎక్కువ చేస్తారు ఈ రోడ్డు బైక్లు తేలికపాటి ఫ్రేములు సన్నని టైర్లు మరియు వేగం కోసం ఎయిరో డైైనమిక్ డిజైన్లు ఉంటాయి ట్రైల్ బైకింగ్ ఇది ప్రత్యేకంగా ప్రదర్శన నైపుణ్యాలకు సంబంధించి సైక్లింగ్ చేసే పద్ధతి ఇందులో బ్యాలెన్స్ కూడిన రేఖలు మీద ప్రయాణం మరియు ఆటపాటల కోసం సైక్లింగ్ ఉంటుంది ట్రయల్ బైక్లో చిన్న ఫ్రేములు పెద్ద హ్యాండిళ్ళు మరియు ఫించింగ్ బ్రేకులతో ఉంటాయి